నేను ఇంట్లో తయారు చేసే వివిధ రకాల పానీయాలు నిమ్మకాయతో నిమ్మకాయ రసంతో నిమ్మకాయ నీళ్ళు మరియు వివిధ రకాల పండ్లు పండ్లంటే ద్రాక్షపళ్ళు బొప్పాయి కర్బూజా వీటన్నిటితో వేరే వేరే విధంగా జ్యూసులు తయారు చేస్తాను అలాగే సజ్జువాలు సజ్జువాలతో సజ్జువాలు నీళ్ళు తయారు చేస్తాను అలాగే చాలా ఒంటిలోని చలవ చేయడానికి సంబంధించిన వస్తువుల్తో చాలా ఐటమ్సు తయారు చేస్తాను